మన చిన్ననాటినుండి మనం చూస్తున్నాం చాలా మన పెద్దలు చాలా మన్ని బాగా పెంచారు అంతేకాకుండా మన్ని అనేక మార్గాల ద్వారా నడిపించారు అవి చాలా మంచి మార్గాలని నేను అనుకుంటున్నాను మన భవిష్యత్తు తరాలు కూడ మనలా ఉండాలని కోరుకుంటున్నాను మంచిగా మంచి నడవడికతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా వారు ఎటువంటి చెడు ప్రవర్తనలకు లోనవకుండా నేను చూడాలి అనుకుంటున్నాను మన పిల్లలకి ఉదయాన్నే లేస్తే లేపి కాసేపు ఇటు అటు తిరిగించి వేడినీటిని పట్టించండి తరువాత స్కూల్కి పంపించి వాళ్ళకి స్కూల్లో మంచి బుద్ధిని ప్రవర్తనని ఉండేటట్లుగా చూడండి క్లాస్ టీచర్కి మా పిల్లలు ఇలా ఉన్నారు ఇలాగ ఉండకుండా మంచి ప్రవర్తనలో ఉండాలి మంచి బుద్ధిని మంచి ప్రవర్తన్ని నేర్పించండి అని క్లాస్ టీచర్కి చెప్పాలి అంతేకాకుండా మన గురువులకి మనం గౌరవించేలా మన పెద్దలకి గౌరవించేలా తల్లితండ్రులకు గౌరవించేలా చూసుకోవాలి అలా ప్రతీ దగ్గర మనం మన పిల్లల్ని మంచిగా పెంచాలి అంతేకాకుండా వాళ్ళ ప్రవర్తన మంచిగా ఉండేటట్లు చూడాలి పెద్దల పట్ల గౌరవాన్ని గురువుల పట్ల గౌరవాన్ని దేవుని పట్ల భక్తిని తల్లితండ్రుల పట్ల భక్తిని ఉండేటట్లుగా చూడాలి మనం ప్రతీ విషయాన్ని వాళ్ళకి అర్దమయ్యే విధంగా చెప్పాలి ఒక ఆడపిల్లని ఎలా చూడాలి ఎలా చూడకూడదు ఒక అన్నయని ఎలా చూడాలి ఎలా చూడకూడదు తల్లితండ్రుల్ని ఎలా చూడాలి ఎలా చూడకూడదు నీకు ఎంత బాగా పెంచారు అంత బాగా తల్లితండ్రులకి చూసుకోవాలి అని చెప్పాలి వాళ్ళ మంచి బుద్ధిని ప్రవర్తనని మంచి జనరల్ నాలెడ్జిని వాళ్ళకి పెంచాలి అనేక విషయాల్ని వాళ్ళకి తెలియజెప్పాలి ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనే విషయాన్ని వాళ్ళకి చే తెలియజెప్పే విధంగా మంచి బుద్ధిని ప్రవర్తనని కలిగి ఉండాలి